హలో అన్నా వాటర్ సప్లయర్ను అడిగారు కదా వాటర్ కావాలని ఎక్కడెక్కడ ఎంత కావాల్నో చెప్తే లోపలికెళ్ళాలా అన్న ఎక్కడెక్కడ ఎన్నిండ్లకి కావాలి చెప్తే నేను వేస్తాను అన్న కాలనీ పేరేందన్న వేంకటేశ్వర కాలనా అక్కడ ఇల్లు ఎంతమంది ఉంటున్నారు అన్న అంటే మీ ఇంటికొక్కరికేనా లేకపోతే కాలనీ మొత్తానికా వేసేదా లేకపోతే ఎలా ఎంతమంది ఉంటారన్న మొత్తం కాలనీలో వన్ థౌజండ్ మందిని ఒకటే కాలనీల మెయింటేన్ చేస్తున్నారు అంటే మీరూ మామూలు క్యాండిడేట్స్ కాదన్నా సరే మరి నాకు ఈచ్ క్యాన్ వచ్చేసి నేను ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటాను మీకు డైలీ వస్తాను మీరు వీక్లీ నా డైలీ నా ఎన్ని అన్నది నాకు చెప్తే నేను క్లారిటీగా నా ప్లాన్ నేను చేసుకుంటాను మీరు ఓకే అని అన్ని మంత్లీ అంటే ఓకే నేను మీరు అట్లైన చేయొచ్చు నేను ఏమంటున్నా ఒక్కొక్క క్యాన్ ఫిఫ్టీ తీసుకుంటాను అట్లా మంత్లీ మొత్తం నేను ఇన్ని లెక్కన వేసుకుంటానూ మీరూ ఎన్ని అన్నది చెప్తే మేము మంత్లీ పేమెంట్ నేను చెప్తాను అపుడు ఒక్కొక్క ఇంటికి టూ క్యాన్స్ ఆ ఒక్కొక్క ఇంటికి టూ క్యాన్స్ అంటే వెయ్యి ఇండ్లకు రెండువేలు రెండువేలు అంటే నేను ఒక ఇంటికి అన్న ఒక క్యాన్కు ఫిఫ్టీ అంటే రెండు క్యాన్లు ఒక్కొక్క ఇంటికి డైలీ రెండు క్యాన్లంటే నెల రోజులకు అరవై క్యాన్లు అరవై ఐదుల ముప్పై అంటే మూడు వేలు వేసుకుంటా అన్న నెలకు ఒక్క ఇంటికి లాభం అంటే నా బిజినెస్ అన్న ఇది నేను చేసుకుంటున్నా లాభం మా లాభాలతోని మీకేందన్న మీరూ కస్టమర్లు కస్టమర్ లెక్క బిహేవ్ చేయండి అర్థమైతుందా ఎల్లుకొండి మేము అద్దంటామ లాభమొస్తుంద గీభమొస్తుంద అంటే మేము ఇక్కడ కుదరదు మాకు కస్టమర్లు కస్టమర్ లెక్క మాట్లాడాలి మాతో

సరే అన్న అన్ని సరే అన్న ఉంటా మరి